తెలుగు భాష యొక్క చరిత్ర ఏమిటి అంటే తెలుగు భాషను ప్రచారం చెయ్యడానికి మరియు సంరక్షించడానికి ముఖ్యమైన మార్గం తెలుగు భాష విద్యను మెరుగుపరచడం ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత విద్య వరకు తెలుగు భాషను సమర్ధవంతంగా బోధించడం ద్వారా తెలుగు మాట్లాడే వారు తమ భాషను మరింత చక్కగా నేర్చుకోవచ్చు వారిలో భాషపై ప్రేమను పెంపొందించుకోవచ్చు తెలుగు భాషను ప్రచారం చెయ్యడానికి మరియు సంరక్షించడానికి మరొక మార్గం తెలుగు సాహిత్యం మరియు సాంస్కృతిని ప్రోత్సహించడం తెలుగు సాహిత్యం మరియు సంస్కృతి గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా తెలుగు భాషపై ప్రజలకు మరింత ఆసక్తి కలిగించవచ్చు తెలుగు భాషను ప్రచారం చెయ్యడానికి మరియు సంరక్షించడానికి మరొక మార్గం తెలుగు భాష ఉత్పత్తులను అభివృద్ధి చెయ్యడం తెలుగు భాషలో అందుబాటులో ఉన్న డిజిటల్ కంటెంట్ మరియు సాఫ్ట్వేర్ను పెంచడం ద్వారా తెలుగు మాట్లాడేవారు తమ భాషను రోజు వారి జీవితంలో ఉపయోగించడానికి మరింత ప్రోత్సాహపడుతారు తెలుగు భాష దాని శక్తి మరియు సంపదను కొనసాగించగలదు మరియు భవిష్యత్తు తరాలకు అందుబాటులో ఉంటుంది అదనంగా తెలుగు భాషను ప్రచారం చెయ్యడానికి మరియు సంరక్షించడానికి తెలుగు మాట్లాడే ప్రజలందరూ తమ భాషపై గర్వపడడం మరియు దానిని ప్రోత్సహించడానికి కృషి చేయడం చాలా ముఖ్యం తెలుగు భాషను ప్రోత్సహించడానికి మరియు సంరక్షించడానికి మనమందరం కలిసి తెలుగు భాష శతాబ్ధాలను మనతో ఉంచుకుందాం